పల్లెటూర్లో చాలామంది పిల్లలు రోజూ వారి ఆటలలో ప్రత్యేకంగా క్రికెట్ కబడ్డీ వంటివి చాలా బాగా ఆడుతూ ఉంటారు పల్లెటూర్లలో ఎవరు వారిని ప్రోత్సాహించలేకపోవడం వల్ల వాళ్ళు డిస్టిక్ స్టేట్ న్యాషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళి ఆడలేక పోతున్నారు వారి వారి గ్రామ పిల్లలతోనే వారు రోజు కాలేజు లేదా పాఠశాల నుండి రాగానే మైదానంలోకి పరిగెత్తుకెళ్ళి అందరిని పిలుచుకొని వచ్చి ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన ఆటలను ఆడుకుంటూ ఉంటారు దానిలో ప్రధానంగా క్రికెట్ క్రికెట్ జట్టులో మొత్తం పదకొండు మంది ప్లేయర్లు ఆ పక్కవైపు ఈ ప ఈ పక్క వైపు ఉంటారు వారు అవేమి పట్టించుకోకుండా పదిమంది ఉంటే కూడా అటుపక్క ఐదు ఇటుపక్క ఐదు అటువంటి విచిత్రమైనటువంటి ఆటలను కూడా సాగిస్తూ వారి రోజువారి రొటీన్ లో దీన్ని కూడా కలుపుకుంటూ ఉంటారు కాబట్టే వారు చాలా దృఢంగా వారి యొక్క ఫిట్నెస్ లెవల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అంతేకాకుండా అక్కడ పల్లెటూర్లో దొరికేటటువంటి ఆహారం కూడా చాలా ఆరోగ్యవంతమైనది కాబట్టి వారు ఎటువంటి ఆటలు ఆడిన కూడా త్వరగా అలసిపోవడం లేదా ఒళ్ళు నొప్పులు ఇతర ఇతర జబ్బులు లాంటివి వారికి రానే రావు ప్రతి ఒక్కరూ పల్లెటూర్లలోనే పుట్టి పెరగడం వల్ల అక్కడి మంచి మంచి ఆహారాన్ని వారు రుచి చూసి వారి ఎముకులు దృఢంగా మారుతాయి అంతేకాకుండా వ్యవసాయం చేయడం వల్ల కూడా వారి యొక్క శరీరం చాలా గట్టిగా మారుతుంది కాబట్టే ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ళలో చేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు కాబట్టే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు